డిజిటల్ ఆర్ట్ అంటే జనరల్గా కంప్యూటర్స్ మీద మనం టెక్నిక్స్ యూజ్ చేసి అంటే టెక్నాలజీ యూజ్ చేసి రియలిస్టిక్గా తీసుకొచ్చే ఆర్ట్ అన్నమాట ఏదన్నా మనం స్ట్రక్చర్స్ కానీ లేదా ఏమైనా డ్రాయింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ హ్యాండ్స్తో చే హ్యాండ్ పెయింటింగ్స్ అంటాము హ్యాండ్స్తో చేసేది ఒక మంచి లుక్ వస్తుంది అండ్ ఆ లుక్నే యాజ్ ఇటీస్ తీసుకురావడానికి మ్యాక్జిమమ్ ట్రై చేసేది డిజిటల్ ఆర్ట్ అన్నమాట డిజిటల్ ఆర్ట్ మీద నాకు ఓపీనియన్ అంటే మంచి ఒపీనియన్ ఎందుకంటే ఏదన్నా మనిషి రిలాక్జ్ అవుతూ తన పనిని ఒక తన సృష్టించిన మిషన్ చేయగలుగుతుంది అంటే అది అప్రిషియబుల్ థింగ్ ఏ కానీ ఏదైనా మనిషి తన హ్యాండ్స్తో వేసే అంత పర్ఫెక్ట్గా డిజిటల్ ఆర్ట్స్లో రాదని నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే ఆ డిజిటల్ ఆర్ట్స్ని కనిపెట్టిన అంటే ఆ డిజిటల్ ఆర్ట్స్ తయారు చేస్తున్న మిషన్ కూడా ఒక మనిషి కనిపెట్టిందే కాబట్టి సో వాటెవర్ మేబి ఇట్స్ నథింగ్ మోర్ దెన్ ఏ మ్యాన్స్ వర్క్ అకాడింగ్ టు మీ అని నేను అనుకుంటాను ఇట్స్ మై ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్ అండ్ వ్యూ సో ఏదన్నా మనిషి వెసేంత ఎఫెక్టివ్గా డిజిటల్ ఆర్ట్ ఉండకపోవచ్చు అని నేను పర్సనల్గా బిలీవ్ చేస్తున్నాను బట్ స్టిల్ డిజిటల్ ఆర్ట్ ఇప్పటికీ చాలా ఎఫెక్ట్గా ఎఫిషియంట్గా వర్క్ అవుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ మ్యాన్ వేసినట్టుగానే అది రీచ్ అవ్వగలుగుతుంది అది మంచి ఒక అప్రిషియబుల్ థింగ్ డిజిటల్ ఆర్ట్స్ అనేవి ఇప్పటికీ మంచి ఫామ్లో ఉన్నాయి అండ్ దట్స్ మై ఒపీనియన్ ఆన్ డిజిటల్ ఆర్ట్స్